హలో

ట్రావెల్ ఏజెన్సీ చెప్పు ఎక్కడికి ఎంతమంది సిక్స్ మెంబర్స్ ఎక్కడ ఉంటారు హైదరా వికారాబాదా ఓకే మీరు అక్కడ నుంచి ఈ వికారాబాద్ బస్ స్టాప్ నుంచి కొంచెం మీరు ఎక్కడ ఉంటారు వికారాబాదా లేకపోతే నియర్ ఆడ బస్ కాలనీ ఎక్కడ అంటే బస్ స్టాప్ దగ్గరలోనా మెయిన్ బస్ స్టాప్ అంటే అక్కడ ఒక మా ఆఫీస్ ఉంటుంది ఒకటి బస్ స్టాప్ ఎదురుగా అక్కడికి వెళ్ళి నాకు మళ్ళా కాల్ చేస్తే నా పేరు చెప్తే వాళ్ళు చూసుకుంటారు నేను చెప్తాను మళ్ళీ సిక్స్ మెంబర్స్ అంటున్నారు కాబట్టి ఒక్కరికి ఒక టూ థౌసండ్ అన్నట్టు ఉంటుంది ఇక మేము మొత్తం మెయిన్టైన్ మొత్తం ఫుడ్డు ఇట్లా అన్నీ ఇక మీరు నా ఒకరికి టూ థౌసండ్ నా ఒకరికి టూ థౌసండ్ అట్లా అంటే సిక్స్ మెంబర్స్గా పోతే ట్వల్వ్ థౌసండ్ ఎక్కడ అంటే ఆడ టోల్ గేట్ చార్జెస్ మీరు కట్టుకోవాలి టోల్ గేట్ చార్జెస్ మళ్ళా డీజల్ కాస్ట్ అన్నీ మీరే ఉంటుంది బస్ స్టాప్ అపోజిట్

ఎంతమంది ఇప్పుడు సిక్స్ మెంబర్స్ చెప్పండి మాదే ఆఫీస్ మాదే కానీ ఏ రోజు వస్తారు మరి నేను రేపు ఉండను ఉంటలేను మా ఎంప్లాయిస్ ఉంటారు

యా మీరు వెళ్ళి నాకు కాల్ చేయండి ఓకేనా